మా ఊళ్ళో ఫస్ట్ ఇళ్ళు కట్టుకోవడానికి ఆలోచించేది డబ్బులు తరువాత దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఎలా కట్టుకోవాలి ఎంతమంది మనుషులు పడతారు ఎంత ఎంత దీనికి కావలిసింది ఎంత ఎంత సిమెంట్ ఇసుక ఐరన్ ఇవన్నీ ఎంతెంత మోతాదులాగా అవుతాయి అని ఆలోచిస్తారు తరువాత ఏ రకంగా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది మన కుటుంబంలో సభ్యులకు తగ్గట్టు ఏ రకంగా ఇళ్ళలు కట్టుకో ఇల్లు అనేది నిర్మూలించుకుంటే బాగుంటుందని చూస్తారు ఇంకా తరువాత వాస్తుకు వచ్చేటప్పడికి ఏంటంటే వాస్తు కూడా మా మా సైడ్ బాగా చూస్తారు నమ్ముతారు ఎందుకంటే ప్రతిది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో అనేది మన చుట్టు ఉంటుంది అని ఎక్కువుగా నమ్ముతు ఉంటాం అలాగే ఇంట్లో కూడా ఏది అనేది ఎక్కడ ఎలా ఉండాలి పూజ గది ఎక్కడ ఉండాలి అది కూడా ఎలా ఉండాలి అనేది చూస్తారు వంటగది ఎక్కడ ఉండాలి బాత్రూమ్ యూజ్ చేసేవి ఎక్కడ ఉండాలి అని ఇవన్నీ చూస్తాము తరువాత పనివాళ్ళకి లేబర్కి అయ్యే ఖర్చులు ఇవన్నీ చూసుకుంటాము ఇంకా ఇలా ఇలా ఇళ్ళు కట్టుకోవడానికి మా గ్రామంలో ఐతే చాలా వరకు ఆలోచిస్తారు అవసరాలు ఎంత ఎంత ఎంత ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి ఇప్పట్లో ఇళ్ళు కట్టుకోగలమా అని కూడా ఆలోచిస్తారు అలాగే ఇప్పటి మా గ్రామంలో అయితే ఇలాంటి ఇప్పటివరకు చూసుకునప్పటికి మాక్సిమం అన్నీ ఇళ్ళు కూడా చక్కగా డాబా ఇళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు పూరిల్లు అనేవి ఎందుకంటే అందరు కూడా ఇళ్ళు అనేది ఒక సొంతగా ఉండాలి అని అనుకుంటారు కనుక సొంత ఇంటి కలలాగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తన ఇళ్ళని ఎలాగా ఏ డిజైన్లో ఉంచుకోవాలి ఆ కుటుంబానికి తగినంత వరకు ఎలా ఏ రకంగా దాన్ని రూపుదిద్దుకోవాలి ఎలా ఉండాలి అని బాగా ఆలోచించి ఇంక బాగా డెవలప్ అయింది ఇళ్ళ విషయంలో ఐతే నేనైతే ఈ ఇప్పట్లో చూసే ఇళ్ళు అన్నీ డాబా ఇళ్ళు చూస్తున్నాను ఈ మధ్యలో చాలా వరకు ఐతే మార్పులు వచ్చినాయి ఎక్కడ కనిపించడం లేదు పెంకుటిల్లులు కానీ పూరిల్లులు కానీ ఇప్పుడు అంతా బాగా అన్నీ కూడా డాబా ఇళ్ళు అయిపోయినాయి మా సైడ్ మా ఊళ్ళో మట్టుకు